మేము మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రన్నింగ్ మరియు జాగింగ్ లాంటివి చేస్తాము రోజు సాయంత్రం అయినాక వాకింగ్ వెళ్లి ఇవన్నీ చేస్తాము మళ్ళీ మేము ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రతను మరియు అన్ని మా చుట్టుపక్కల అన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటాము అలాగే మరియు రోజు ఆకుకూరలు ఇవన్నీ తిని మా ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవడానికి మేము బాగా సహాయం చేస్తాము అలాగే మళ్ళీ యోగ యోగ మెడిటేషన్ ఇవన్నీ చేసి బాగా మేము ఎన్ బాగా ఆరోగ్యంగా ఉండటానికి మేము బాగా ట్రై చేస్తాము అలానే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏమీ లేదు ఆరోగ్యంగా ఉంటే అన్ని మనకు కరెక్ట్గా అన్ని సర్దుకు వస్తాయి అని అలానే మనము రన్నింగ్ మరియు జాగింగ్ చేయడంలో ఏమి తప్పులేదు ఎవరైనా ఏముంది రన్నింగ్ జాగింగ్ చేస్తే మన ఒళ్ళు మనకి స బాగా సహకరిస్తుంది అదే రన్నింగ్ జాగింగ్ ఇవన్నీ చేయకుండా ఇంట్లో తినేసి పడుకొని ఉంటే అలానే ఎక్కడలేని రోగాలు వచ్చి బిన్నిగా నొప్పితో చచ్చిపోతారు అలా ఉండడం మనవల్ల కాదు ఎందుకంటే బాగా తినేసి పడుకొని ఉండి అది అంతా చేయకూడదు లేచామా మార్నింగ్ లేచి ఏదో అలా రోడ్డుకు వెళ్లి వాకింగ్ చేసేసి వస్తే మనకు ఒళ్ళు సహకరిస్తుంది అలేమన అలాగే మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని రావాలి అలా రోజు తిరిగి మెడిటేషన్ యోగ ఇవన్నీ చేస్తే మనకు బాగా ఒళ్ళు సపోర్ట్ చేస్తుంది అలానే మనము ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ బాగా తిని మన ఆరోగ్యాన్ని మనమే బాగా చూసుకోవాలి అదే మన చుట్టుపక్కల మనము పరిశుభ్రంగా లేకపోతే కూడా మన ఆరోగ్యానికి ఏదో ఒక ఏదో ఒక జబ్బు వచ్చి ఇవంత మనకు బాగా సహకరించదు అందువలన మన చుట్టుపక్కల కూడా ఈ పేపర్స్ ఇవన్నీ ఏమీ వేయకుండా చూసుకోవాలి ఎందుకనగా ఆవులు ఇవన్నీ వెళ్తూవుంటాయ్ మళ్ళీ అవి తిని అవి ఆ కడుపులో పోయి అవంతా ఆరోగ్యం అంత బాగా చెడిపోతుంది అందువలన ఏదన్నా కానీ మనము ఏమి వేస్ట్ చేయకుండా బాగా తిని మన ఆరోగ్యాన్ని మనం బాగా బాగా మెరుగుపరచుకోవాలి అందువలన ఆరోగ్యంగా ఉంటే మనము అందరూ మనతోనే ఉంటారు అది ఆరోగ్యం కానీ ఒక రోజు బాగా లేకపోతే ఎవరు ఏమి ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళే ఉండరు అదే మనం ముందు నుంచి పరిశుభ్రం పాటించి ఉంటే అందరూ మనతోనే ఉండి ఈ పిల్ల ఆ పిల్ల అందరూ బాగా ఈ పిల్ల బాగా చేసుకుంటాది అని అనుకుంటారు అదేగాని మనం చేయకపోతే ఏ ఆ పిల్ల ఏమిరా చేస్తుంది ఆ పిల్లంతా ఏం చేయదులే ఆ పిల్ల పరిశుభ్రంగానే ఉండదు ఇంకేముంది ఆ పిల్లది అని అంటారు అదే పరిశుభ్రంగా ఉంటే తోటి వాళ్ళు కూడా మనతో బాగా ఉండి అన్ని కలిసిమెలిసి ఉంటారు ఇలా చేసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది అలానే చుట్టుపక్కల చెట్లు కాని ఇవన్నీ గాని బాగా పెంచుకుంటే మనకు ఆక్సిజన్ని కార్బన్డయాక్సైడ్ని మళ్ళీ అన్నిటిని అందిస్తుంది అందువలన మనము ఎప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని బాగా ఆకుకూరలు అన్ని బాగా తిని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఇతర చుట్టుపక్కల వారిని కూడా బాగా తినమని చెప్పి అందరూ తినని వాళ్ళని కూడా బాగా తినిపించి మనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి అందువలన మనము ఎటువంటి ఆరోగ్యానికి ఇబ్బంది వచ్చినా కూడా ఎప్పుడు ట్యాబ్లెట్సే వేసుకోకుండా మనము ఏదో మ మనతో ఉండే ఆకుకూరలు ఇవన్నీ తిని మనకు ఏ ఒళ్ళు బాగో లేకుండా కూడా మనం పెట్టుకోకూడదు ఎందుకనగా ఆరోగ్యంగా ఉంటే మనం హాస్పిటల్కి ఏమి ఒక్క రూపాయి ఎయాల్సిన అవసరం లేదు అదే ఒళ్ళు బాగాలేకపోతే హాస్పిటల్ పోదాం రా అక్కడికి పోదాం రా అనేసి పోయి దానికి ఉన్న డబ్బులు అంతా ఖర్చు పెట్టేస్తాం అదే ఆరోగ్యం బాగుండేటప్పుడు చూసుకుంటే మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందువలన మనం ఇప్పుడు పరిశుభ్రంగా ఉండాలి మన ఇతరులను కూడా పరిశుభ్రంగా ఉండేటట్లు చేయాలి అని నా అభిప్రాయం